హలో ట్యాక్ట ట్యాక్సీ డ్రైవర్ మాట్లాడేది అన్నా చాలా ధన్యవాదాలన్నా మీరు రాత్రి చాలా లేట్ అయిపోయింది అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని వీలైనంత త్వరగా మా ఇంటికి మమ్మల్ని చేర్చారు క్షేమంగా ఆ సమయంలో రాత్రి ఆ సమయంలో మీరు మాకు మం క్షేమంగా మమ్మల్ని మా స్థలానికి చేర్చినందుకు చాలా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము మీరు చేసినటువంటి సహాయానికి మేము ఎంతగానో మీకు కృతజ్ఞులమై ఉంటున్నాము థ్యాంక్యూ అన్నా